డిసెంబర్ తొమ్మిది రెండు వేల రెండు డిసెంబర్ ఒకటి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆగష్టు ఇరవై పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ నాలుగు రెండు వేల ఐదు నవంబర్ పదమూడు రెండు వేల ఒకటి